యా హలో నమస్తే ఆండీ ఇది ఖజానా జ్యూలర్సా

మేము రీసెంట్గా మీ స్టోర్ విసిట్ చేసామండీ ఇది విజయవాడలో స్టోరే కదండీ ఓకే ఓకే రీసెంట్గా ఏంటంటే ఒక నెక్లెస్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఒకటి చూసామనమాట దానిగురించి కాకపోతే అది వెయిటొచ్చేసి ఎక్కువుంది అండ్ దట్ టూ ఏంటంటే మేము అనుకున్న మోడల్లో లేదనమాట సో మేము ఐడియాస్ ఇస్తే ఏమైనా మీరు అలా డిజైన్ చేసి ఇవ్వగలుగుతారా దాని దా మేము చెప్పిన వెయిట్లోనూ మేము సెలెక్ట్ చేసుకున్న మోడల్లోనూ ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఎన్ని రోజులకొస్తుంది ఏంటి అనే కొద్దిగా డిటైల్స్ ప్రొవైడ్ చేస్తారా మీరు ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అంటే ఈవినింగ్సు ఏ టైం వరకూ స్టోర్ టైమింగ్సు ఏ టైమ్ వరకూ ఉంటాయో ఒకసారి చెప్తే మేం డైరెక్ట్గా మా డిజైన్ తీసుకొచ్చి ఒకసారి మీకు అక్కడ చూపిస్తాం ఓకే ఓకే ఆండీ సో ఓవరాల్గా బడ్జెట్ అంటే మా రేంజ్లో మేము కస్టమైజ్ చేసుకోనెటట్టుగా తే మేము ఏదనుకుంటున్నామో అది మీరు చేసిస్తారు కదా ఓకే ఓకేనండీ త్యాంక్ యూ అండీ మేము యాస్ సూన్ యాస్ పాజిబుల్ ఈ మోడల్ తీసుకొని ఒకసారి స్టోర్ విజిట్ చేస్తామండీ ఓకే అండి తే యా త్యాంక్ యూ అండి త్యాంక్ యూ